చెప్పండి సార్

చెప్పండి అడగండి వివోలో అంటే ఇప్పుడు వై ట్వంటీ లాంటి చాలా ఉన్నాయండి వై ట్వంటీ కొత్త సిరీస్ వై ట్వంటీ వన్ కూడా వచ్చిందండి ఫైవ్ జీ సిరీస్ ప్రాసెసర్ ఎయిట్ జెడ్ వస్తుంది ఎయిట్ జెన్ వస్తుంది ఫైవ్ జీ నెట్వర్క్ అండి ఫైవ్ జీ సిమ్తో ఫైవ్ జీ నెట్వర్క్ ఉంటుండి అండి ఫుల్ హై స్పీడ్ డేటా వస్తుంది ఫ్రంట్ కెమెరా ఫార్టీ కే థర్టీ టూ ఎమ్హెచ్ ఎమ్పి ఉంటుంది అండి బ్యాక్ కెమెరా ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లస్ థర్టీ ఎయిట్ ఉంటుంది అండి వేరు వేరేవి ఉన్నాయండి వివో రియల్మీ రెడ్ మీ ఒప్పో వన్ప్లస్ ఇప్పుడు కొత్తగా వచ్చినవి రెడ్మీ థర్టీన్ ప్రో ప్లస్ అని కొత్తగా వచ్చింది అండి ఫైవ్ జీ సిరీస్ అవునండి టూ హండ్రెడ్ క టూ హండ్రెడ్ ఎమ్పీ అండి బ్యాక్ ఫ్రంట్ ఫిఫ్టీ అండి వ వైల్డ్ కెమెరా ఉంటుంది అండి కర్వ్డ్ కెమెరా ఉంటుంది

మీకు వన్ వన్ ట్వంటీ వాట్స్తో ఫైవ్ థౌసండ్ బ్యాటరీస్ వస్తుంది అండి వన్ ట్వంటీ వాట్స్ దట్ మిని నైన్టీన్ మినిట్స్లో ఫైవ్ థౌసండ్ బ్యాటరీ బ్యాక్అప్ అండి మినిమం నైన్టీన్ మినిట్స్లో ఎక్కుతుంది అండి ఫుల్ చార్జ్ యక్యువల్ నార్డ్ సీ త్రీ ఉంటుంది అండి కొత్త నుంచే కొత్త లాంచ్ అండి అంటే జెడ్ఎక్స్ అయిండి అండి సిక్స్ నైన్ జెన్ వస్తుంది కొత్తగా

ఓకే సార్ బాయ్